వ్యక్తిగత లక్ష్యాలు అంటే నేను చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయురాలిగా పని చేయాలి అని అనుకుంటున్నాను ఆ వృత్తే ఎందుకు ఎంచుకున్నాననేది నాకు చిన్నప్పుడు తెలియలేదు కానీ ఎంచుకున్న తర్వాత ఆ వృత్తి అభివృద్ధి చాలా ఉన్నతమైందని ఎంతోమందిని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళేది అని తెలిసింది నేను దానికి అనుగుణంగానే డిఎడ్ చేద్దామని అనుకున్నాను డిఎడ్ లేదా బీఎడ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాను నా పరిస్థితుల వల్ల అది ఇంకా కుదరలేదు కానీ ఏదో ఒక విధంగా ఏదో ఒక రోజు నేను నా కలను నెరవేర్చుకుంటానని కోరుకుంటున్నాను నన్ను నా కల వైపు సాగేలా చేసేది ప్రపంచంలో ఉన్న ఉత్తమ ఉద్య ఉపాధ్యాయలు వాళ్ళ గురించి వచ్చే వార్తలు వాళ్ళు చేసే పనులు ఏం చేశారు ఎవరు చేశారు అని అడిగితే తమిళనాడులోని ఒక టీచర్ తన ఆభరణాలన్నింటిని అమ్మేసి ఒక మంచి తరగతి గదిని తయారు చేయించింది తను పిల్లల కోసం మాత్రం వాళ్ళ ముఖంలో వచ్చే ఆనందాన్నీ చూడటానికి తన ఒంటి మీద ఉన్న బంగారాన్ని ఇచ్చేసింది అలాంటి ఒక గొప్ప మనసు టీచర్కి ఉండటం అనేది చాలా మంచి విషయం ఇంకా చాలా మంది టీచర్లు చాలానే చేసేవారు రిటైర్డ్ అయినా టీచర్స్ కూడా పిల్లల్ని పోగు చేసుకుని వాళ్ళకు ఉచిత విద్యను అందించడం లేదా సాయంత్రం వేళలో ట్యూషన్లు చెప్పడం ఇలా ఎన్నో సేవలను అందిస్తూ ఉన్నారు ఈ విధంగా ఇలాంటివి ఆసక్తికరమైన కథనాలను విన్నప్పుడు నాకు ఇంకా ఉత్తేజం పెరుగుతుంది నా ప్రేరణ ఎప్పటికి అప్పుడు కొనసాగుతూనే ఉంటుంది